గతవారం నేను హైదరాబాద్లోని శిల్పారామం దగ్గర కలంకారీకి సంబంధించిన ఎగ్జిబిషన్కి వెళ్ళాను అక్కడని అవన్నీ చూడగానే నాకు చాలా కొత్త అనుభూతి చాలా ఆనందంగా అనిపించింది అక్కడ జరుగుతున్న ఒక ప్రతి ఒక్క ప్రదర్శన చూస్తే చాలా సంతోషంగా అనిపించింది వాళ్ళు ప్రకృతిలో జరిగే ప్రతి ఒక్క విషయాన్ని ఇంకా మన యొక్క పురాణాల్లో ఉన్న రామాయణ మహాభారతాలు భాగవతానికి సంబంధించిన కోలాటాలు ప్రతి ఒక్క విషయాన్ని వారి యొక్క చేతి గీతలతో క్లాత్పై వేయడం చాలా కొత్తగా అనిపించింది కలంకారీ అనేది పూర్తిగా చేతితో తయారుతో చేతితో తయారు చేయబడిన హస్తకళ ఇది

కర్చీఫుల మీద కూడా వేసుకోవచ్చని ఇది కలంకారీ అనేది రాజుల కాలం నుండి ప్రస్తుతానికి ఎంత ప్రాచుర్యంగా ఎంత విధంగా అభివృద్ధి చెందిందో వాళ్ళు చెప్పడంతో నాకు చాలా క్రొత్తగా అనిపించింది